ఆంధ్రప్రదేశ్లోని ఎన్ టీ ఆర్ జిల్లా చారిత్రాత్మకంగా మరియు సాంస్కృతికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ జిల్లాలో వివిధ మతాలు సంస్కృతులూ కలిసి మెలిసీ జీవిస్తున్నాయి ఇక్కడ హిందూ మతం ఇస్లాం క్రైస్తవ మతాలవారు ఎన్నో తరాలుగా సామరస్యంగా అయితే జీవిస్తున్నారు ఈ సహజీవనం వల్ల వారి సాంప్రదాయాలు మరియు సంస్కృతులు ఒకదానికొకటి చాలా లోతుగా అయితే ప్రభావితం చేస్తున్నాయి హిందూ మతం మరియు దాని ప్రభావం ఏ విధంగా ఉందంటే ఎన్ టీ ఆర్ జిల్లాలో హిందూమతం చాలా ప్రధానమైంది ఇక్కడ ప్రజలు అనేక హిందూ పండుగలను ఆచారాలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు విజయవాడలోనే కనకదుర్గ ఆలయం ఈ ప్రాంతంలోని ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి అలాగే అనేక ఇతరా దేవాలయాలు మరియు మఠాలు కూడా ఇక్కడ ఉన్నాయి హిందూ మతం ఈ ప్రాంత సంస్కృతిపై అనేక విధాలుగా ప్రభావితం చూపిస్తుందని చెప్పవచ్చు పండుగల విషయానికి వస్తే ముఖ్యంగా ఉగాది సంస్కృ సంక్రాంతి వినాయక చవితి దసరా దీపావళి వంటి హిందూ పండుగలను ఇక్కడెంతో ఘనంగా అయితే జరుపుకుంటారు ఈ పండుగలు ప్రజలను ఏకం చేస్తాయి మరియు సాంస్కృతిక ఐక్యతను కూడా పెంపొందిస్తాయి ఇంకా కళలు మరియు సంగీతం కళలు సంగీతాల్లో కూచిపూడి నృత్యం కర్ణాటక సంగీతం మరియు జానపద కళలు ఈ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయని చెప్పచ్చు ఈ కళారూపాలు తరచుగా హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందినవి ఇంకా ఆహారపు అలవాట్లను చూసుకుంటే హిందూ మతంలోని ఆహార నియామాలు ఈ ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తాయి శాఖాహారం మరియు మాంసాహారం రెండూ ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ హిందువులు పండుగ సమయంలో శాకాహారానికి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యతిస్తారు ఇంకా సాంఘీక ఆచారాలు విషయానికొస్తే వివాహం అంత్యక్రియలు మరియు ఇతర సాంఘీక ఆచారాలు కూడా హిందువులు వారి సాంప్రదాయాల ప్రకారంగా జరుపుకుంటారు ఇంకా ఇస్లాం మతం చూస్తే ఇస్లాం మతం కూడా ఎన్ టీ ఆర్ జిల్లాలో గణనీయమైన ప్రభావాన్నయితే కలిగుంది ఇక్కడ అనేక మసీదులున్నాయి మరియు ముస్లింలు రంజాను బక్రీద్ వంటి పండగలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇస్లాం మతం ఈ ప్రాంత సంస్కృతిపై కూడా ఎంతో ప్రభావాన్నయితే చూపిస్తుంది ఇస్లాం పండుగలు విషయాని కి వస్తే రంజాను బక్రీదు ఈ ప్రాంతంలో ఎక్కువగా జరిగే పండుగలు ఈ ప్రాంతంలో వారు ఈ పండుగల్నెంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ పండుగల సమయంలో వీరు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు మరియు విందు కూడా ఏర్పాటు చేసుకుంటారు ఆహారపు అలవాట్లు వస్తే వీరు ముఖ్యంగా బిర్యానీ హలీం మరియు ఇతర ముస్లీం వంటకాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మరియు కళలు చేతి పనుల విషయానికొస్తే ఇస్లామిక్ కళా మరియు చేతి పనులు ఈ ప్రాంతంలో కొన్ని కళారూపాల్నయితే చాలా ప్రభావితం చేస్తాయి క్రైస్తవ మతం మరియు దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఇక్కడ అనేక చర్చలున్నాయి మరియు క్రైస్తవులు క్రిస్మస్ ఈస్టర్ వంటి అనేక పండుగలు కూడా జరుపుకుంటారు క్రైస్తవ మతం కూడా ఒక రకంగా ఈ ప్రాంతంపై ప్రభావితం చూపిస్తుంది పండుగలు క్రిస్మస్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఇలా ఈ ప్రాంతంలో ఈ పండగల్ని జరుపుకుంటారు ఈ పండగల సమయంలో ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు మరియు విందులు కూడా ఏర్పాటు చేసుకుంటారు మరియు ఇంకా చూస్తే విద్య సామాజిక సేవ ఏ విధంగా ఉందంటే క్రైస్తవ మిషనరీలు ఈ ప్రాంతంలో అనేక పాఠశాలలు మరియు ఆసుపత్రులను స్థాపించాయి తద్వారా విద్యా మరియు సామాజిక సేవలకు కూడా వీరు దోహదపడుతున్నారు ఇంకా పరస్పర ప్రభావాలు ఏమైనా ఉన్నాయంటే ఈ మూడు మతాలు కూడా ఒకదాన్నొకటి అనేక విధాలుగా ప్రభావితం చేసుకుంటున్నాయి అది ఏ విధంగా అంటే సామరస్య సహజీవనం ఈ ప్రాంత ప్రజలు మతసామరస్యానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తారు హిందువులు ముస్లింలు మరియు క్రైస్తవులు ఒకరి పండుగలలో ఒకరు పాల్గొంటారు మరియు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు సాంస్కృతిక మార్పిడి ఈ సాంస్కృతిక మార్పిడి అనేది వివిధ మతాల కలలు సంగీతం ఆహారపలవాట్లు మరియు ఇతర సాంస్కృతిక అంశాలను కూడా ఒకదానికొకటి ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి ఉదాహరణకు హిందూ పండుగలలో ముస్లిం కళాకారులు పాల్గొంటారు మరియు కొన్ని ముస్లిం పండుగలలో హిందూ కళాకారులు కూడా పాల్గొనడం జరుగుతుంది ఇంకా సామాజిక ఐక్యత ఏ విధంగా ఉందంటే వివిధ మత ప్ర మతా మతాల ప్రజలు ఒకే సమాజంలో కలిసి జీవించడం వల్ల కూడా ఈ సామాజిక ఐక్యత అనేది పెంపొందుతుంది ఇంకా ఎన్ టీ ఆర్ జిల్లాలో మత సాంప్రదాయాలు మరియు సంస్కృతులు ఒకదానికొకటి లోతుగా ప్రభావితం చేశాయి ఈ పరస్పర ప్రభావం ఈ ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక కేంద్రంగా మార్చిందని చెప్పవచ్చు ఇక్కడ ప్రజలు మతసామరస్యానికి మరియు సాంస్కృతిక ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తారు